నేను నా స్కూల్ డేస్లో మేము క్రికెట్ ఆడేటప్పుడు నేను ఒక చిన్న ప్లేయర్గా మాత్రమే ఆడుతుండే అప్పుడు ఒక ఒకసైడు నుంచి గేమ్ యూజ్ చేస్తున్నప్పుడు నేను ఆ పర్సన్ని ఆ పర్సన్ ప్లేస్లో నన్ను నేను విజువల్ చేసుకుని నేను ఆ పర్సన్లా ఉంటే బాగుండు అనుకొని ఆ పర్సన్లోనే లీనమైపోతుండె ఇంకా తర్వాతర్వాత క్లాసెస్ పెరిగిన కొద్దీ నేను ఒక టీంకి కెప్టెన్ అయ్యాను తర్వాత నేనే ఆ ఆటని ఆడాలని చెప్పి నేనే ముగించేస్తుండె ఆ గేమ్లో లీనం అయిపోయి ఆ గేమ్ని ఒక వార్ లాగా చేస్తుండే గా ఆ గేమ్ను ఆ గేమ్లో చాలా కొట్లాటలు కూడా జరుగుతుంటాయి మేము మేము చిన్నగున్నప్పుడు మా సీనియర్స్ కొట్లాడి కొట్లాడేటి వాళ్లు మా సీనియర్స్లో ఒక అన్న చాలా బాగా ఆడేటోడు ఆ అన్న అన్న ప్లేస్లో నన్ను నేను చూసుకొని నేను ఆ అన్న ప్లేస్లో లీనమైపోతుండే ఆ అన్నల ఆడితే బాగుండు అనుకుని ఆ అన్న వాళ్లు చాలా బాగా ఆడేవాళ్లు తర్వాత మా బ్యాచ్కు వచ్చేసరికి మా బ్యాచ్ లో నేనే కెప్టెన్ ఉంటుండే అండ్ ఎండింగ్ ప్రతి ఆ ప్రతి మ్యాచ్లో ఏదో ఆడాలి ఏదో ఒక గెలవాలి అని చెప్పి ఆడుతుండే ఆ మ్యాచ్లోనే లీనమైపోయి ఆ మ్యాచ్లోనే ఉండి పోతుండే మేము మా స్కూల్ వెనుక వెనుక గ్రౌండ్ ఉంటుండె చిన్న గ్రౌండ్ ఆ చిన్న గ్రౌండ్లోనే ఆడుతుంటుండె కొందరు దూరం చూసినంత ఈజీ కాదు ఆడడం అది నేను నేను ఆడిన తర్వాతే తెలిసింది ఇంకా అప్పుడప్పుడు టీవీలో మ్యాచెస్ చూసినప్పుడు కూడా ప్లేయర్స్ ఆ క్రికెట్ ప్లేయర్స్ ప్లేస్లో మనము నేను ఓడిపోతుండె నేను వాళ్ళ ప్లేస్లో ఉండిపోయి ఏదో అయిపోయి నేనే ఆడుతున్నానేమో అనుకొని హ్యాపీ అయిపోతుండె నా ఫేవరెట్ క్రికెటర్ ఎంఎస్ ధోని ఆయన క్రికెట్ ఆడినప్పుడు ఆ ఆయన పాత్రలో నేను ఉండిపోతుండె ఆయన ఆడితే బావుండు అని ఏ మ్యాచ్ చూసినా ఆ షాట్ నేనే కొడుతున్నానేమో అనిపిస్తుండె ఇప్పటికీ కూడా సమ్ టైం నేను మ్యాచ్ చూసినప్పుడు నేనే ఆడుతున్నానేమో అన్న ఫీలింగ్ వస్తది నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు క్రికెట్ ఆడుతాము క్రికెట్ ఆడినప్పుడు ప్రతిసారి ఒక గేమ్లోనే మునిగిపోయి ఆ గేమ్లోనే ఉండిపోయి ఆడుతుండె అండ్ నేను ఏదైనా పాత్రలో మునిగిపోయాను అంటే లీనమైపోయానంటే అది నేను ఎంఎస్ ధోని పాత్రలో చాలా లీనమైపోయిన ఇంకా ఇక డబ్ల్యు డబ్ల్యు చూసినప్పుడు కూడా రోమన్ రీన్స్ పాత్రలో నన్ను నేను ఊహించుకుంటుండె ఆ పాత్రలోనే లీనమైపోతుండె ఇక నేనే రోమన్ రీన్స్ అన్నట్టు ఇంక మేమే ఫైట్ చేసుకుంటుండే క్లాసులలో నేను మా ఫ్రెండ్ రాకేష్ అని ఉంటుండె వాడు జాన్ సీనా నేను రోమన్ రీన్స్ అన్న థాట్లో ఉంటుండే ఇంక మేమే అట్లా అయిపోతుండె నేను ఏదైనా గేమ్స్ లో లీనమైపోయి దాంట్లోనే మునిగిపోయి ఉన్నానంటే ఒకటి క్రికెట్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు డబ్ల్యు డబ్ల్యు ఆ స్పోర్ట్స్ లటి వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉండిపోయి ఓసారి నేను బాల్ లేకున్నా బ్యాట్తోనే నేనే ఆడుతున్నట్టు ఊహించేసుకుంటుండె నేనే గేమ్లో లీనం అయిపోయి నేనే ఆడుతున్నట్టు చేస్తుండె

కానీ దూరం కెళ్ళి చూడడం కన్నా దగ్గర్నుంచి చూడడం దగ్గర్నుంచి ఆడుతూ చూడడం చాలా కష్టమని నేను ఆడినాకే అర్థమైంది లీనమైపోయి దూరం నుంచి చూడడం చాలా ఈజీ కానీ దగ్గర్నుంచి ఆడి గెలిపించడం అనేది చాలా కష్టం నేనైతే క్రికెట్ అండ్ డబ్ల్యుడబ్ల్యు గేమ్స్లో చాలా లీనమైపోయి ఉంటా ఆ స్పోర్ట్స్ ఇప్పటి కూడా ఎంఎస్ ధోని చూస్తే ఆయన ప్లేస్లో మనం అదే మనం మనమే అన్నట్టు